నాకు కొన్ని రకాలైనా కార్డ్లు గురించి తెలుసు అందులో నాకు తెలిసినవి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఈ విసా అనేది విసా కార్డు కూడా నాకు తెలుసు ఎ ఎలాగంటే ఈ డెబిట్ కార్డు అనేది మనం డబ్బులు తీసుకోడానికి అలాగే డబ్బులు డిపాజిట్ చేసుకోడానికి కూడా ఉపయోగపడతాయి ఈ క్రెడిట్ కార్డు అనేది ఎలా ఎలా ఉపయోగపడుతుందంటే మనం ఏదైనా వస్తువుని కొన కొనుగోలుచేయడానికి లేదా మన బ్యాంకు వారు మన అకౌంటులో ముందుగానే ఆ కార్డులో కొంత డబ్బులనేవి వేస్తారు వాటిని మనము ఉపయోగించుకుని తర్వాత అది కట్టవలసిన సమయంలో ఎంతైతే మనం వాడుకున్నామో దా డబ్బనేది దానికి కడితే సరిపోతుంది క్రెడిట్ కార్డు అనేది చాలా ఉపయోగం ఎందుకంటే ఏదైనా దసరా లేకపోతే సంక్రాంతి సమయంలో ఏదొక ఆఫర్లు అనేవి తగ్గింపులు డిస్కౌంట్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి దానికి క్రెడిట్ కార్డు అనేది ఉపయోగించాల్సి వస్తుంది క్రెడిట్ కార్డులో మనం బ్యాంక్ ఏ బ్యాంకునుంచైతే మనం క్రెడిట్ కార్డ్ తీసుకుంటామో వారు దాంట్లో కొంత అమౌంటనేది ముందుగానే ఉంచుతారు దాన్ని మనము ఉపయోగించుకున్న తర్వాత మనం ఎంతైతే వాడుకున్నామో అంత డబ్బును మనం వారిచ్చిన సమయంలో తిరిగి మనం ఆ కార్డ్ ఆ బ్యాంకుకి చెల్లించాల్సి ఉంటుంది డెబిట్ కార్డ్ అనేది మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంటారు దానికి ఇస్తారు ఇది డబ్బులు తీసుకోడానికి అలాగే మిషను ద్వారా డబ్బులు వేయడానికి కూడా ఉపయోగపడతాయి ఇది ఎలాంటి సమయం అంటే కొంచెం అత్యవసర సమయంలో కూడా మనము డబ్బులు బ్యాంకుకు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరంలేకుండా ఏదైనా ఏటీఎం మిషిన్ దగ్గరకి వెళ్లి ఆ కార్డు పెట్టి అక్కడ నుండి డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది దానికి ఆ డబ్బులు తీయాలంటే దానికి ఒక పిన్ అనేది ఇస్తారు ఆ పిన్ ఆ పాస్వర్డ్ని మనం కొడితే అప్పుడు డబ్బులనేవి మనకి వస్తాయి నేను నా డెబిట్ కార్డునే ఉపయోగించి చాలా చోట్ల డబ్బును చెల్లిస్తాను ఉదాహరణకు డిమార్టులో ఏదైనా సరుకులు తీసుకున్నప్పుడు నేను ఆ సరకులకు తగిన డబ్బులను నేను నా డెబిట్ కార్డుని ఉపయోగించి వారికి చెల్లిస్తాను అలాగే ఏదైనా దసరా ఆఫర్లు ఇలాంటివి వచ్చినపుడు నా క్రెడిట్ కార్డ్ని నాది లేకపోతే నా స్నేహితులదో ఎవరిదైనా ఒక క్రెడిట్ కార్డ్ ఉంటే దానిని తీసుకిని నాకు కావల్సిన వస్తువులు ఆర్డరు పెట్టుకుంటాను ఎందుకంటే ఆ క్రెడిట్ కార్డనేది ఉపయోగించడం ద్వారా ఎంతో కొంత అమౌంటు తగ్గడం జరుగుతుంది విసా కార్డు అంటరా ఈ మధ్యకాలంలో విసా కార్డు అనేది ఎక్కువుగా ఉపయోగిస్తున్నారు ఎలాగంటే అది ట్యాప్ అండ్ పే అంటున్నారు ఆ విసా కార్డుని తీసుకెళ్ళి మనము ఆ స్కానర్ దగ్గర పెడితే చాలు అది స్కాన్ చేసుకుని మన అకౌంట్లోనుంచి డబ్బులనేవి వెళ్లడం జరుగుతుంది కట్ అవడం జరుగుతుంది ఇలా నాకు తెలిసిన కార్డ్లివి వీటి ఉపయోగాన్ని కూడా నేను చాలసార్లు వాడుతూ ఉన్నాను